నాకు స్కూల్లో సోషల్ సబ్జెక్ట్ అనేది చాలా ఇష్టం ఎందుకంటే మనం దాన్ని నేను దాన్ని ఇష్టపడటానికి కారణం సోషల్గా ఈ యొక్క మనం ఇప్పుడు బ్రతికే కాలంలో సో ఎలా జరుగుతుంది ఏంటి రాజకీయంగా కానీ ఒక మనం ముందుకు వెళ్ళడానికి సొసైటీలో తెలుసుకోవాలంటే అలా ప్రజెంట్ ఎలా జరుగుతుంది అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంటు అది సోషల్లో ఎక్కువ ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే నేను అంబేద్కర్ సి సిద్ధాంతాల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక విధి విధానంతో నేను సోషల్ని ఎక్కువ ఇష్టపడే వాడిని ఆయన సిద్ధాంతాలను అదే విధంగా రాజ్యాధికారంగా మేము ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా తెలుసుకోవడానికి సోషల్ స్టడీస్ని నేను ఎక్కువ ఇష్టపడటం జరిగింది